ఎలిపే విజయ మేరీ శాంత కుమారి ఎలిపే విజయ మేరీ రత్న మాణిక్య కుమారి ఎలిపే తారక చంద్రశేఖర కుమార్ ఎలిపే రత్న మాణిక్య కుమారి ఎలిపే విజయ స్వప్న కుమారి